ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అనేదానికైతే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు నడిచే జనరేషన్లో అయితే మాక్సిమం చాలా మంది అయితే ప్రతి ఒక్కరు అయితే స్టోర్లను విజిట్ చేయడం లేకపోతున్నారు చాలామంది సో వాళ్లయితే ఎక్కడున్నారో పొజిషన్లో నుంచి అయితే వాళ్లయితే ఆన్లైన్ ద్వారా వాళ్లకు కావాల్సిన వస్తువులు కాని ప్రాడక్ట్స్ గాని ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గరికి అయితే తీసుకొచ్చి అయితే ప్రాడక్ట్స్ అందిస్తున్నారు సో ఇదైతే ఇది వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ ప్రాసెస్ అండ్ అందులో నుంచి కూడా చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్ ఒక సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఆఫర్స్ కూడా పెడుతున్నాయి ఫుడ్ ఐటమ్స్ విషయంలో కాని ఏమైనా ప్రొడక్ట్స్ కాని ఫోన్ మొబైల్స్ కాని సోఫా సెట్ టీవీ ఫ్రిడ్జ్ కూలర్ ఇలాంటి ఏవైనా మనం కొనాలనుకుంటే వాటిపైన డిస్కౌంట్ అయితే చూపిస్తున్నారు సో డిస్కౌంట్ చూపెట్టడం వల్ల కూడా ఎక్కువ మంది అయితే ఆన్లైన్లో నుంచి అయితేనే కొనాలి ప్రోడక్ట్ అనేది అనుకుంటున్నారు సో అందువల్ల ఈ మధ్య ఆన్లైన్లో నుంచి అయితే చాలా మంది అయితే చాలా వస్తువులయితే తీసుకుంటున్నారు సో ఇప్పుడు వచ్చే జనరేషన్లో కాని ఇంకా ముందు ముందు వచ్చే జనరేషన్లో అయితే ఫ్యూచర్లో అయితే మాక్సిమం అయితే ఇగ అంతా షాపింగ్ మొత్తం ఆన్లైన్లోనే అవుతూ ఉంటాయి షాపింగ్స్ కాని ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవడం కానీ అన్ని మన కాడికి వస్తున్నాయి కదా అని సో అలానే చేస్తూ ఉంటారు సో అందువలన ఇప్పుడు వచ్చే జనరేషన్లో అయితే ఎవరైతే షా షాప్లను విజిట్ కారు స్టోర్లను విజిట్ కారు జస్ట్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడికి అయితే వాళ్లయితే ఆర్డర్ని చేసుకుంటూ వాళ్లు ఉన్న కాడికి ఆ ప్రోడక్ట్ కానీ ఆ ఫుడ్ ఐటమ్ అయితే కానీ ఏ ఐటమ్ కావాలో తీసుకుంటూ అవి అయితే వాళ్ల దగ్గరికి వచ్చి అయితే చేరుకుంటాయి సో వాళ్లయితే వాళ్లు తీసుకొని వెళ్తుంటారు వాళ్లకు కూడా టైం వేస్ట్ కాదు అండ్ ఆల్సో దానివల్ల చానా డిసడ్వాంటే అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుంది ఎందుకంటే మనం బయటికి వెళ్తేనే కదా సమాజం ఎట్లుంటుంది ఏంది అని తెలుసుకునేది సో అలా వెళ్లకుండా ఉన్నా కాని గిట్ల అన్ని చేసుకుంటే పనులు కష్టమవుతుంది సో అందువల్ల అప్పుడప్పుడు బయటికి వెళ్లి కూడా షాప్లను విజిట్ అయి కూడా స్టోర్లను విజిట్ అయి కూడా తెలుసుకోవాలి ప్రొడక్ట్స్ గురించి అండ్ ఈ ఆన్లైన్ వల్ల అడ్వాంటేజెస్ ఏందంటే కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది సో ఏదేమి చేసినా గానీ అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ఆన్లైన్ ఆర్డర్స్ వల్ల